నేను ఈ మధ్యన ల్యాప్టాప్ తీసుకుందామని అనుకున్నాను ఒకా మూడు నెలల క్రితం మా ఫ్రెండు అప్పటికే ల్యాప్టాప్ కొన్నాడు వాడు వాడేమో గేమింగ్ ల్యాప్టాప్ అయితే బాగుంటుంది రా ఏసుస్ బాగుంటుంది గేమింగ్ ల్యాప్టాప్ చాలా బాగుంది అది తీసుకో అని చెప్పాడు ఇప్పుడు వద్దూ నేను ఒక లక్ష రూపాయలకి కొన్నాను ఇప్పుడు అయితే కష్టం ఇప్పుడు లక్షా అయిపోతుంది నువ్వు అంత పెట్టుకోలేవు కదా నువ్వూ సంక్రాంతి వచ్చే వస్తుంది కదా ఆ పండగకి ఆఫర్ పెడతాడు అప్పుడు కొనుక్కుందామని అన్నాడు నేను సంక్రాంతికి అదీ ఆఫర్లో ఎనభై వేలకి వచ్చింది ఎనభై వేలకి వచ్చింది కదా అని ఎనభై వేలది నేను ఆన్లైన్ అమెజాన్లో ఆర్డర్ పెట్టుకున్నాను నేను ఆర్డర్ పెట్టుకున్నప్పుడు అది చాలా బాగా ఉంది స్టూడెంట్ ఆఫర్ వచ్చింది కదా అని సరే ఓకే ఐడి కార్డ్ వాడితే బాగా వచ్చింది ఆఫర్ వచ్చింది కదా అని నేను మా ఫ్రెండ్ సజెష్ చేసాడు వాడు వాడుతున్నాడు కదా వాడికి టెక్నాలజీ మీద అవగాహన ఉంది కదా వాడికి బాగా తెలుస్తుందని ఇంకా నమ్మకంతో నేను వాడు పెట్టమన్నాడని నేను పెట్టాను నేను పెట్టాను బాగానే ఉంది ఇక్కడ డెలివరీ కూడా నాకు వెంటనే వచ్చేసింది ప్రైమ్ వల్ల ఒక టూ డేస్లో వెంటనే నాకు డెలివరీ ఇచ్చేసాడు వాడు డెలివరీతో పాటు వాడు నాకు బ్యాగ్ కూడా ఇచ్చాడు చార్జింగ్ కూడా నేను యూజ్ చేసినప్పుడూ వన్ మంత్ చాలా బాగా పనిచేసింది ఇంకా అసలే చాలా బాగుంది ఇంకా గేమ్స్ కూడా నేను దాంట్లో ఇన్స్టాల్ చేసాను గేమింగ్ ల్యాప్టాప్ కావడంతో మా ఫ్రెండు గేమ్స్ ఆడదాము అని అన్నాడు ఇంకా పబ్జీ ఇన్స్టాల్ చేసి ఆడుతూ ఉన్నాము ఆడిన తరువాత కొన్ని రోజులకి నేను నా కాలేజీలో ప్రాజెక్ట్ ఇచ్చారన్నమాట ప్రాజెక్ట్ చేసుకుందామని స్టార్ట్ చేసాను నేను ప్రాజెక్ట్ చేసినప్పుడు ఒక అలా గంట కూర్చొని అలా వర్క్ చేస్తున్నాము సడన్గా చార్జింగ్ నాకు చూపించినపుడు కంప్యూటర్లో ఎయిటీ పర్సెంట్ చూపించింది కానీ సడన్గా ఆగిపోయింది ఏంటీ ఇలాగా ఆగిపోయిందని నేను మళ్ళీ దాన్ని ఒకసారి మళ్ళీ చార్జింగ్ పెట్టాను చార్జింగ్ పెడితే నైంటీ ఫైవ్ పర్సెంట్ ఉంది అని చూపించింది మళ్ళీ ఛార్జింగ్ పెట్టిన వెంటనే అలా చూపించడంతో సరే ఓకే ఛార్జింగ్ ఉంది కదా అని మళ్ళీ ఆన్ చేస్తే సరే బాగానే ఆన్ అయింది కానీ కాసేపటికి మళ్ళీ అలా సరే ఏదో టెక్నికల్ ఇష్యూ వచ్చిందేమో అని దాన్ని నేను మళ్ళీ ఒకసారి రీస్టార్ట్ చేసాను రీస్టార్ట్ చేస్తే మళ్ళీ ఒకసారి ఆన్ చేయగానే మళ్ళీ ఆగిపోయింది అలాగే ఆగిపోతే ఇంకా ఏంటి అని నేను వెంటనే సర్వీస్ సెంటర్కు ఫోన్ చేసాను ఇలా ల్యాప్టాప్ నేను నెల అయింది కొని ఇలా సడన్గా ఆగిపోయింది అంటే మాకు దగ్గరలో రాజమండ్రిలో సర్వీస్ సెంటర్ ఉందంటే అక్కడకి తీసుకెళ్ళాను అక్కడ తీసుకెళితే వాళ్ళు వెంటనే ఇది ఎందుకిలా ఆగిపోయింది అని ఒకసారి కంప్లైంట్ ఫస్టు మీరు ఆన్లైన్లో కొన్నారు కదా ఫస్టు మీరు ఆన్లైన్లోనే కంప్లైంట్ రెయిజ్ చేయండి అప్పుడూ మేము దానిని సాల్వ్ చేస్తానని అన్నారు మేము వెంటనే అప్పుడే ఆన్లైన్లోనే కంప్లైంట్ రెయిజ్ చేసాను నేను అక్కడ ఉన్నప్పుడే వాళ్ళు చెక్ చేసి లోపలికి తీసుకెళ్ళారు లోపలికి తీసుకెళితే ఇది వారంటీ ఉందండి మీరు ఏం కంగారు పడవద్దు నేను చూస్తాము అని అన్నారు లోపల తీసుకెళ్ళగానే లోపల అక్కడ ఒక సిస్టంలో ఒక పార్ట్ పోయిందని చెప్పారు నాకు అది ఏంటి అలా పోవడమేంటి వన్ మంత్ అయింది కదా నేను ఎక్కువగా యూజ్ చేసింది కూడా లేదు తక్కువగానే వాడుతున్నాను నేను ప్రాజెక్ట్ కోసమని వాడతాను అంతే అంతకు మించి ఏం లేదు గేమ్స్ కూడా పెద్ద ఏమి ఇన్స్టాల్ చేయలేదు అది కూడా చాలా తక్కువ ఎమ్బి హండ్రెడ్ ఎమ్బి ఉంటుంది అంతే అది అది ఇన్స్టాల్ చేసి యూజ్ చేస్తాను అది కూడా ఎక్కువ ఆడను నేను మహా అయితే రోజుకో గంట కూడా ఆడను అని చెప్పాను వాళ్ళు ఏమో లోపలికి తీసుకెళ్ళి చెక్ చేసి ఈ పార్ట్ పోయింది మీకూ వారంటీ అయితే వస్తుంది కాకపోతే మీరు మాకు ఒక ట్వంటీ పర్సెంట్ అన్నా మీరు పెట్టుకోవాలని చెప్పారు అంటే ఇది వన్ ఇయర్ వారంటీ ఉంది కదా మీరు నన్ను ఎలా పెట్టుకోమంటారు అని నేను చాలాసేపు అడిగాను నేను వాళ్ళు కాదు సార్ ఇది కష్టం ఇలాంటి వాటికి వారంటీ అయితే రాదు కొంచెం ఇబ్బంది అవుతుంది అయినా మేమే చేస్తామని చెప్తున్నాము కదా మీరు ఓ ట్వంటీ పర్సెంట్ అయినా పెట్టుకోవాలని చెప్పారు సరే ఓకే అని నేను పెట్టుకున్నాను వాళ్ళు ఏమో లోపలికి తీసుకెళ్ళి అక్కడ టూ టూ అవర్స్ పడుతుందని చెప్పారు మేము ఆ టూ అవర్సు అక్కడ వెయిట్ చేసాము ఇంకా అలా ల్యాప్టాప్ బాగానే ఉంది అని ఇంటికి తీసుకొచ్చాను నేను ఇంటికి తీసుకొస్తే సేమ్ మళ్ళీ ఇంకో వారం రోజులకి అదే ఇష్యూ వచ్చింది నాకు అదే ఇష్యూ వస్తే ఏంటి ఇతను బాగు చేసాడు మళ్ళీ నా దగ్గర డబ్బులు తీసుకున్నాడు ఏంటి మళ్ళీ ఇష్యూ వచ్చిందని మళ్ళీ వెళ్ళాను నేను అప్పటికి అప్పుడు వెళ్ళడంతో వాళ్ళు వెంటనే ఇది ఇది ప్రాబ్లం ఇది కాదు సార్ అలాగే మీరు చార్జింగు పెట్టినప్పుడు చార్జింగ్ చూసుకుంటున్నారా అని అడిగారు వాళ్ళు నన్ను నేను చార్జింగ్ పెట్టేసి అలాగే ఉంచేస్తాను నేను అది ఫుల్ అయిన తరువాత కూడా ఛార్జర్ క డిస్కనెక్ట్ చేయను దాని వల్లే సార్ ప్రాబ్లెమ్ అని వాళ్ళు చెప్పారు నాకు అప్పుడు నుంచి నేను ఏం చేసానంటే ఇంకా చార్జింగ్ హండ్రెడ్ పర్సెంట్ రావడంతో వెంటనే చార్జింగ్ ఆపేసేవాన్ని అలా ఆపేయడం వల్ల నాకు మ్ వెంటనే నాది ప్రాబ్లమ్ వెంటనే సాల్వ్ అయింది అలా నేను మంచి ల్యాప్టాప్ తీసుకున్నాను అని మా ఫ్రెండు మేము అందరం ఇప్పటికీ అది బాగానే పనిచేస్తుంది